ప్రాజెక్ట్ అనేది మనం ఇష్టంతో చేసిన కొన్నిసార్లు తప్పులనేవి జరుగుతా ఉంటాయి అలాగే నేను చేసిన ప్రాజెక్టు లో కూడా తప్పు అలానే జరిగింది నేను చదువుతున్నప్పుడు మ్యాడం కొన్ని ప్రాజెక్టులు నాకు అప్ప చెప్పినప్పుడు నీకు తెలియక నేను ఒకదాని ప్లేస్ లో ఇంకొకటి అతికించేసాను అది ఏంటంటే ఉల్లికాడలు పెట్టమంటే నేను ఉల్లికాడలు అంటే నాకు అర్థం అర్థమైందొరకలేక ఉల్లికాడ ఉల్లి కిందన ఉన్నవి అట్లా అంటించేసేసరికి మ్యాడం ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్ ఇది నువ్వే ఏదైతే చేయాలనుకున్న అది క్లియర్ గా చేయాలి ఇలా మిస్టేక్స్ చేస్తే ఎలా అని చెప్పేసి అన్నారు నేను కొ కొత్తిమీర ధనియాల గింజలు మేము ప్రాజెక్టు అప్పచెప్పినప్పుడు నాకు లే ముక్కల ముక్కల కింద కట్ చేసినప్పుడైతే నాకు రాలేదు ఎన్నిసార్లు చేసినా నాకు ఆ యొక్క ప్రాజెక్టు కు సంబంధించి అయితే నేను చేయలేకపోయాను మ్యాడమ్ అయితే చాలానే తిట్టారు లాస్ట్ లో ఆ దాన్ని నానబెట్టి మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసినప్పుడు మనకైతే అది రిస చూపిస్తుంది చూపించినప్పుడు చాలా హ్యాపీ గా అనిపిస్తుంది నేను ఒక టెన్ టైమ్స్ అలా చేస్తే కానీ నేను ఆ ప్రాజెక్టు ను కంప్లీట్ చేయలేకపోయాను చాలా కష్టంగా కూడా ఉంటుంది చిన్న ధన్యా ధనియా గింజలు